ఆంధ్రప్రదేశ్ను చాళుక్యులు శాతవాహనులు కాకతీయులు విజయనగర సామ్రాజ్యం విష్ణుకుండినులు చోళులు పల్లవులు మొదలైన రాజులు పరిపాలించారు చాళుక్యులు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శివాలయాల నిర్మాణానికి తోడ్పడ్డారు ఉదాహరణకు విరూపాక్ష స్వామి గుడి మల్లిఖార్జున స్వామి గుడి కేదారేశ్వర స్వామి గుడి మొదలైనవి చాళుక్యులు కట్టించినవి శాతవాహనులు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని రాజధానిగా చేసుకొని వారి యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించారు వీరు శైవ మతం వైష్ణవ మతం బౌద్ధమతం మూడింటిని ఆదరించేవారని చరిత్ర చెబుతోంది తదుపరి కాకతీయులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఓరుగల్లు రాజధానిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ను పరిపాలించారు వీరు జైన మతాన్ని ఆదరించే వారని తెలుస్తుంది తదుపరి విజయనగర సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ను పరిపాలించారు వీరు విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు విజయనగర సామ్రాజ్యం నిర్మాణ దశ నిర్మాణ సంబంధమైన కళలు ఖగోళ శాస్త్రాన్ని సంగీతం మొదలైన ఎన్నో కళలకు ప్రాధాన్యమిచ్చి వాటి గురించి ప్రచారం చేసేవారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన ప్రతీ సామ్రాజ్యం ప్రస్తుతం ఉన్న సంస్కృతిని ప్రభావితం చేసాయి భూగోళం మరియు సంస్కృతం ఒకదానితో ఒకటి సంఘర్షణ చెందుతాయి ఆహారం ఆశ్రయం మరియు దుస్తులు వారు ఉన్న ప్రాంతం మీద ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు తీర ప్రాంతం ప్రజలు ఎక్కువ పత్తితో తయారుచేసిన దుస్తులను వేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే తీర ప్రాంతంలో ఎక్కువ తేమ వల్ల వెచ్చగా ఉంటుంది మరియు కొండ ప్రాంతం ప్రజలలో ఎక్కువ దళసరిగా ఉన్న దుస్తులు ధరిస్తారు ఎందుకంటే కొండ ప్రాంతంలో ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి అలాగే వారు తినే తిండి కూడా వారు ఉన్న ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది ఆ ప్రదేశంలో పండే పంటలు ఎక్కువగా పండ్లు ఎక్కువగా తింటారు